చెప్పండి ఏమి కావాలండి పాలా పెరుగా వినయ్ గారా అండి చెప్పండి చెప్పండి

తప్పకుండా అండి మరి మీకు ఏ పాలు అండి అంటే మా దగ్గర ప్యూర్ అంటే స్వచ్ఛమైన గేదె పాలు ఉంటాయి ఆవు పాలు ఉంటాయి అలాగే ప్యాకెట్ పాలు కూడా ఉంటాయి

అంటే ఇప్పుడు అది అది లీటర్ వచ్చి అండి వంద రూపాయలు ఉంది అండి మీరు పది లీటర్లు అంటున్నారు కాబట్టి నేను తొంభై ఐదుకి వేయగలను అండి అదే లేండి అంటే ఏమి లేదండి మీరు ఒకవేళ ప్యాకెట్ పాలు తీసుకున్నారు అనునుకోండి మీకు అది అంటే ఉన్నాయి కదండి మన తిరుమల కానీ ఆరోక్య కానీ ఎంత పడతాయి అంటే డెబ్భై నుంచి ఎనభై రూపాయలు పడతాయి ఇవి ఆ ప్యాకెట్ పాలు అందులో మేము తగ్గించినా కొంచెం బాగుంటుంది అంటే తగ్గించడానికి కూడా ఉంటుంది ఆస్కారం ఇప్పుడు ఈ ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఏంటంటే అండి ఈ మనం ఎలా ఉన్నవి అలాగే అమ్మేస్తాం కాబట్టి అవి తక్కువ ఉంటుంది అండి మార్జిన్ మనకి అందుకని మీకు అంత చెప్పాను నేను అదేలేండి పది లీటర్లు అండి మామూలుగా పది లీటర్లు సరిపోతాయా అండి దేనికి అండి పది లీటర్లు అండి

ఇంకా ఏమన్న స్వీట్లు ఏమన్న ఉన్నాయండి అదేలేండి కొంచెం మీరు ఈ గేదె పాలు పట్టుకు వెళ్తే కనుక మీరు అక్కడ కొన్ని నీళ్ళు కలుపుకున్న ఏమి ఇబ్బంది ఉండదు అండి బాగుంటాయి కూడా

అదేలేండి మరి పెరుగు పెరుగు కట్టా ఏమన్న ఉన్నాయండి పెరుగు మన దగ్గర పెరుగు బకెట్లు పన్నీరు అలాగే కావాలంటే నెయ్యి వెన్న కూడా అమ్ముతారు అండి అయితే ప్రస్తుతానికి పాలు సరిపోతాయి అంటారా అండి ఎప్పుటికి అండి ఏ రోజుకి రేపటికా లేకపోతే ఎల్లుండికా అని ఎల్లుండికా అండి అదేలేండి పది లీటర్లకి మీరు వస్తారా అండి బండి వేసుకొస్తారా క్యాన్ ఇస్తాను నేను క్యాన్లో వేసి ఇస్తాను నేను మీరు ఆ క్యాన్ తిరిగి తెచ్చే మీరు తెచ్చు మీరు సరిపడా టిన్ ఉంటే కనుక తెచ్చుకోండి పర్లేదు లేదంటే మన క్యాన్ ఇచ్చి పంపిస్తాను మీరు తిరిగి తెస్తే సరిపోతుంది అడ్వాన్స్ ఏమన్న అడ్వాన్స్ ఏమన్న ఇస్తారండి అంటే పది లీటర్లకి మీకు తొంభై ఐదు రూపాయల చొప్పున తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి మీకు ఐదు వందలు ఇచ్చిన పర్లేదు వెయ్యి ఇచ్చిన పర్లేదండి ఎంతా ఎంతో కొంత ఇస్తే కొంచెం పేరు రాద్దాం అని సరే అండి